అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినటువంటి తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆయన తెలుగులో కొన్ని వేల పాటలను పాడారు అందులో భక్తి గీతాలు మెలోడీ సాంగ్సు క్లాసికల్ సాంగ్సు జానపద గీతాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి పాటలను పాడించి ప్రజల యొక్క ప్రజలకు ఆనందాన్ని కలిగించారు నాకు ఇష్టమైనటువంటి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నేను ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఈయన పాటలను వింటూ ఉంటాను